కుటుంబం కోసం ఆరోగ్యకరమైన వంటలంటే ఆకుకూరలు ఎక్కువ తింటే మంచిది అండి గోంగూరూర పాలకూర అందులో విటమిన్స్ అనేవి మంచిగుంటాయి కాబట్టి ఆకుకూరలు ఎక్కువ తింటే మనం పోషకాలు కూడా అది అందులో అన్ని కలిసి ఉంటాయి మంచిగా ఉంటుంది అది బాగుంటాయి ఇంకా మన పిల్లలకి పెట్టడానికి కాని తినడానికి కాని అది కూడా మంచిగా ఉంటుంది ఇంకా

ఇంకా చెప్పాలంటే బా జీడిపప్పు బాదంపప్పు కిస్మిస్లు ఇలాంటివి పెడితే ఇంకా పిల్లలు బలంగా ఉంటారు అండి పోషకరమైన ఆహారాలు పాలకూర ఐటమ్స్ గోంగూరలో మంచి విటమిన్ ఉంటుంది పాలకూరల్లో కూడా మంచి విటమిన్ ఉంటుంది ఇలాంటివి తింటే మంచిగా ఉంటుంది అండి ఇంకా మీరు ఆ పిల్లలకి ఇవ్వాలనుకునే సహకారాలు కూడా మంచి లాబాదేవీలు కూడా ఉంటే మంచిగా ఉంటుంది మా పిల్లలు అయితే నేను చేసే ప్రతి ఐటమ్స్ ఇష్టంగా తింటారు ఏవైనా కానీ సరే ఇంకా మనం ఇంట్లో యూస్ చేసుకునే రెసిపీస్ కాని తినే పదార్థాలు ఇడ్లీ దో దోశ బోండాలు ఇలాంటివి కూడా వాళ్ళు ఇష్టంగా తింటారు మా పిల్లలు ఏమన్నా కానీ మంచిగా తింటారు వద్దు అని చెప్పకుండా మంచిగా తినేస్తారు మా పిల్లలు అయితే పప్పు సాంబారు ఇలాంటి ఐటమ్స్ అయితే ఇంకా మంచిగా తింటారు వాళ్ళు ఇంకా బాగుంటాయి వాళ్ళకి వాళ్ళకి ఇష్టం అవి ఆ ఐటమ్స్ అంటే వాళ్ళకు ఇష్టం తింటారు మా పిల్లలు ఇంకా దోశ చేస్తే మాత్రం ఇంకా అసలు వదిలిపెట్టకుండా తింటారండి మా వాళ్ళు ఇద్దరు ఆమ్లెట్లు అయితే ఆమ్లెట్ అంటే మస్తు ఇష్టం వాళ్ళకి ఆమ్లెట్లు బాగా తింటారు ఇద్దరు పిల్లలు ఆమ్లెట్ తింటారు పాలు ఇంకా ఉదయం సాయంత్రం పాలు తాగుతారండి వాళ్ళు పా పాలు తాగుతారు కాబట్టి మంచి బలంగా ఉంటారు ఇద్దరు మంచి బలంగా వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కాని ఎలాంటి అనారోగ్యం కానీ రాకుండా వాళ్ళుహెల్తీగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏం రాకుండా ఉంటుంది వాళ్ళు ఇంకా ఎలాంటి రెసిపీస్ కూడా వాళ్ళు మంచిగా తింటారు ఏమున్నా కాని సరే ఇంకా అన్నం తింటారు మంచిగా ఇంకా వాళ్ళకి ఇష్టమైన రెసిపీ ఉంటే ఇంకా మంచిగా తింటారు వాళ్ళు వద్దు అని చెప్పకుండా ఇంక మంచిగా తింటారు ఏమున్నా కానీ మా పిల్లలు అయితే ఎక్కువ తినే పదార్థం ఏంటంటే పెరుగు పెరుగు అన్నం అంటే మస్తు ఇష్టమండి వాళ్ళకి పెరుగు అన్నంలో ఇంకా ఆనియన్ వేసుకుని ఇట్లా తింటే మాత్రం మంచిగా వద్దు అనకుండా తింటారు ఇంకా మేము ఇంట్లో ఎక్కువ యూస్ చేసుకునే రెసిపీ ఏంటంటే చికెన్ మంచిగా యూస్ చేసుకుంటాం ఇంకా అయితే చికెన్ మాకు రోజుకి ఇంకా వారానికి ఇట్లా రెండు మూడుసార్లు చికెన్ తింటాము మేము అది కూడా మా పిల్లలు మంచిగా తింటారు చికెన్ కూడా వాళ్ళకి కారం లేకుండా చికెన్ తినడమంటే చాలా ఇష్టం వాళ్ళకి ఫ్రై ఫ్రై లాగా మామూలుగా ఉండి ఫ్రై లాగా తింటే వాళ్ళకి మంచిగా ఇష్టం వాళ్ళకి ఏమన్నా కానీ మంచిగా తింటారు మా పిల్లలు అయితే వాళ్ళకి మా ఇద్దరూ మా పెద్దోడు అయితే మా చిన్న దానికి ఇవ్వకుండా తింటాడు ఇంకా వాడు ఒక్కడే ఏమున్నా కానీ చికెన్ కానీ వాడికి ఇష్టమైన ఐటమ్స్ ఇంకేమైనా ఉంటే అసలు వాడు ఇవ్వడు ఇంకా వాడు మాటకే దాచిపెట్టుకొని తింటాడు వాడు ఒక్కడే అట్లా ఇల్లిగా అనేది ఇద్దరికీ సరి సమానంగానే ఇస్తాలే కానీ వాళ్ళిద్దరికీ ఇంకా మా చిన్నమ్మాయి తినదు అండి ఎక్కువగా చిన్నమ్మాయి తినదు ఎక్కువ పెద్దోడే తింటాడు బాగా చిన్నమ్మాయికి బయట ఫుడ్ అంటే ఇష్టం బయట ఇట్లా షాప్స్ మీద అట్లా తీసుకునే అవి ఇష్టం మా అమ్మాయికి ఇంకా రెసిపీస్ అంటే ఇట్లా ఆకుకూరలు తింటే వాళ్ళు ఇంకా మస్తుగా తింటారు ఇంకా మావోళ్ళు అయితే ఇద్దరు పాలకూర మాత్రం మంచిగా తింటారు ఇద్దరు పాలకూర ఎక్కువ తింటారు పిల్లలు పాలకూర అందులో విటమిన్ ఉంటుంది కాబట్టి నేను కూడా మంచిగా వండి పెడతా వాళ్ళకి పాలకూర గోంగూర ఇట్లాంటి ఐటమ్స్ మంచిగా పెడతా వాళ్ళకి వద్దని వద్దని చెప్పకుండా కూడా వాళ్ళు తీసుకుంటారు ఇంకా వాళ్ళకి ఇష్టమైన పదార్థం ఇంకా ఏముంటుంది గుడ్డు పాలు

బెండకాయ రెసిపీని ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసి మంచిగా పెడితే మస్తు తింటుంది మా అమ్మాయి అయితే అన్నం అని ఎన్నిసార్లు తిన్నా కాని గట్ల బెండకాయ బెండకాయ తినొచ్చదంట బెండకాయలో కూడా మనకి ప్రోటీన్స్ విటమిన్స్ అవన్నీ ఉంటాయి కదా దానివల్ల కూడా వాళ్ళకి మంచి హెల్తీగా ఉంటుంది అని చెప్పి నేను ఇట్లా వండి పెడతా వాళ్ళకి వాళ్ళు కూడా మంచిగా తింటారు ఇంకా మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ ఎవరైనా సరే మంచిగా తింటారు అట్లా ఇంకా చెప్పాలంటే మా అబ్బాయి నాలుగు సంవత్సరాలు అండి వాడికి ఇప్పుడు వాడు పుట్టిన కాడి నుంచి ఇంకా వాడికి ఆరు నెలల దాకా పల్లి తల్లిపాలు తాగిపించిన తర్వాత నుంచి మనకి ఇట్లా డబ్బా పాలు డబ్బా పాలల్లో ఇంకా ఇట్లా వాడికి తాగిపించిన వాడు మూడు సంవత్సరాలు దాకా పాలే తాపిండండీ

కారం ఎక్కువ వేసుకుంటే కొంచెం అంటే కారం మంటగా ఇట్లా ఉంటే మంచిగా ఉంటుంది ఇంకా అందులో పల్లీలు ఇవన్నీ వేసుకొని వండుకుంటే మంచిగా ఉంటుంది అండి అది కాకరకాయ ఫ్రై అంటే కూడా అది కూడా మంచిగా ఆరోగ్యమే అది కూడా మంచిగా ఉంటుంది అది కూడా బాగుంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎవరైనా సరే కాకరకాయ ఫ్రై అనేది వద్దని చెప్పి ఎవరు అన్నారు అది కూడా ఇష్టంగా తింటారు కాకరకాయ ఫ్రై దొండకాయ ఫ్రై పొటాటో ఫ్రై క్యాబేజీ క్యాబేజి కూడా మంచి హెల్తీ అండి క్యాబేజీ కూడా మంచి పోషకాలు ఉంటాయి అందులో కూడా మంచి పోషకాలు ఉంటాయి క్యాబేజీలో క్యాబేజీ పొటాటో ఇలాంటి వాటిల్లో కూడా మంచిగా ఉంటాయి పోషకాలల్లో ఎక్కువ తింటే మనకు కూడా ఎలాంటి ఆరోగ్యాలు కానీ అనారోగ్యాలు అనేది రాకుండా పిల్లలుగాని పెద్దలు కానీ ఎవరైనా సరే బలంగా ఉంటారు వాళ్ళు మంచిగా హెల్తీగా ఉంటారు హెల్తీగా ఇట్లా ఉంటారు వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువ అంటే రోగం మన బాడీలో రోగ నిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉంటే మనకి ఎలాంటి రోగాలు అనేవి రాకుండా ఉంటాయి శక్తి ఎక్కువ కావాలంటే మనం బలమైనవి ఆహారం అనేది తినాలి తీసుకోవాలి బలమైన ఆహారం అనేది తీసుకోవాలి కాబట్టి ఇట్లా మనం తీసుకుంటే మంచిగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే మనం ములక్కాయలో కూడా మంచి ఐటమ్ మంచి ప్రో ప్రోటీన్స్ ఉంటాయండి అందులో కూడా ములక్కాయలు దోసకాయ ఇట్లాంటివి కూడా మంచిగా ఉంటుంది రెసి గ్రేవీ రెసిపీస్ ఇవి ఇందులో మంచిగా పోషకాలు మనం అన్ని మిక్స్ చేసి వండుకుంటే అందులో కూడా మంచి పోషకాలు ఉంటాయి మంచిగా విటమిన్స్ అనేవి పిల్లలకి పెద్దలకి ఎవరు తిన్నా కానీ వాళ్ళకి ఇష్టంగా తింటారు ఇకా రోజు మార్నింగ్ టిఫిన్ టిఫిన్లో కూడా మనము ఇడ్లీ అనేది మెయిన్ ఇడ్లీలో కూడా మంచిగా ఇడ్లీ విత్ చట్నీ సాంబార్ అయితే మస్తు ఉంటుంది ఇంకా సాంబారు ఇడ్లీ ఇట్లా అవి బాగుంటాయి ఇట్లా మార్నింగ్ తీసుకొని ఈవినింగ్ తీసుకుంటే అవి రెసిపీస్లాగా కూడా అవి కూడా హెల్తీనే హెల్తీగా ఉంటాయి కాబట్టి వేరే ఇంకా వేరే ఏం తీసుకున్న ప్రోటీన్ ప్రోటీన్ పోషకాలు అవి ఇవి అన్ని ఒకేలా ఉండకూడదండి అన్ని వేరే వేరేగా ఉంటాయి కాబట్టి మనం తీసుకునే దాన్నిబట్టి మనం ఆరోగ్యం దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది

ఎట్లా చెప్పాలి అంటే పొటాటో అంటే పొట్లకాయ ఉంటుంది పొట్లకాయలో కూడా మంచిగా అన్ని విటమిన్స్ ఉంటాయి పొట్లకాయ సొరకాయ ఇంకా ఇలాంటి ఐటమ్స్లో కూడా మంచిగా ఉంటాయండి ఇంకా మనం తీసుకునే పదార్థాలు ఏమైనా సరే ఫ్రెష్గా కడిగి వాటిని మంచిగా కడిగి ఆయిల్లో హీట్ చేసి మంచిగా వండుకొని ఇందులో అల్లం వెల్లుల్లి మసాలాలు ఇవన్నీ వేసి వండుకుంటే ఏవైనా ఏ రెసిపీ అయినా మంచిగా ఉంటది మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి ఫ్లేవర్ తోటి మనం తిన్నా కాని కడుపునిండా తింటే దానికంటే మించిందేముంటుంది చెప్పండి ఇట్లా వండుకోవాలి వండుకొని చేసిన తర్వాత కూడా ఇట్లా పిల్లలు అనేది మంచిగా తింటారు మంచిగా ఉంటారు వాళ్ళు హెల్తీ హెల్తీగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు పాలు ఉదయం సాయంత్రం పాలు తాగి పాలలో హార్లిక్స్ వేసుకొని ఇట్లా తాగితే పిల్లలు కూడా మంచిగా ఎనర్జీ అనేది ఉంటుంది ఎనర్జీ ఉంటుంది వాళ్ళు కూడా మంచిగా గేమ్స్ ఆడుకోవడానికి కాని వాళ్ళు స్టడీలో ఇంట్రెస్ట్ చూపీయడానికి కాని వాళ్ళకి మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది మార్నింగ్ అట్లా పాలు ఇస్తే పాలు తాగిస్తే మార్నింగ్ అట్లా ఫ్రెష్గా ఉంటుంది వాళ్ళు ఏమన్నా కానీ ఇంకా

తినాలి ఇంకా మన ఆరోగ్యాలు అనారోగ్యాలు అనేవి సహజంగా అందరికీ వస్తూనే ఉంటాయండి మన పిల్లలు కానీ ఏమన్నా కానీ పెద్దలు కానీ మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మనం ఏమన్నా కానీ ఉంటుంది ఇంకా బయట జనరల్గా అందరికీ ఇష్టమైనది అంటే పాల అయ్యే ఆకుకూరలు అనేది ఎక్కువ ఎవరు తీసుకోరు కానీ ఆకుకూరల్లోనే మంచి ఐటమ్స్ ప్రోటీన్స్ అని ఇవన్నీ అన్నీ ఉంటాయి ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ఆకుకూరలు ఎక్కువ తింటే మంచిది ఇప్పుడు అందరూ ఎక్కువ చికెన్ మటన్ వీటి వాటి మీదనే ఇంకా ఎక్కువ అందరూ ఇష్టపడితూ ఉంటారు ఇలా చికెన్ అని మటన్ అని అవి అని చెప్పి కానీ వాటిల్లో ప్రోటీన్స్ అనేవి ఎక్కువ ఉండవు బలం ఇంకా ఎక్కువ అవే తింటారు కాబట్టి వాళ్ళందరికీ అదే ఇష్టం అనిపిస్తుందిలే కానీ అందులో ఎక్కువగా ప్రోటీన్స్ ఉండవు మనం తీసుకునే ఆహారంలో ఆకుకూరలు డైలీ ఒక రో డైలీ ఒక ఆకుకూర ఏదో ఒక రెసిపీ ఉన్నా కానీ అది మన బాడీకి అనేది చాలా మంచిది అండి పిల్లలు కూడా పెద్దలు కూడా ఇష్టంగా తింటారు ఏవైనా కాని మనం మంచిగా వండుకుంటే అట్లా తింటారు ఇంకా చిన్న పిల్లలు ఎక్కువ ఏం ఏం తింటారండీ వాళ్ళకి ఏమి ఇష్టం ఎక్కువ వాళ్ళకి ఇష్టమైన రెసిపీ ఏమి ఉంటుంది పప్పు అనేది ఎక్కువ తింటారు కందిపప్పు పప్పులో కూడా చాలా పోషకాలు ఉంటాయి కందిపప్పులో కందిపప్పు పెసరపప్పు ఈ పప్పులో కూడా మంచిగా ఉంటాయండి వీటిల్లో కూడా మంచి పోషకాలు ఉంటాయి మంచిగా ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉంటుంది వాల వాటిలో కూడా నా పిల్లలకి అట్లా పెడితే పప్పు అనేది ఎక్కువ ఇస్తే వాళ్ళ బ్రెయిన్ అనేది కూడా మంచిగా పని చేస్తుందంట మంచిగా తింటారు అంట వాళ్ళు కూడా మంచిగా ఉంటారు అంట

ఇష్టంగా వండుకొని ఇష్టంగా తింటే మంచిగానే ఉంటుంది ఏమన్నా నాకు అది వద్దు నాకు అది నచ్చదు అనికొని కష్టంగా తింటే ఏది మనకు ఇష్టం ఉండదు కదా ఇలా ఏమైనా కాని మంచి ఐటమ్స్ మంచిగా ప్రిపేర్ చేసుకొని మనం మంచిగా తింటే ఎంత బాగుంటుంది మన పిల్లలకు కానీ మన పెద్దలకు కానీ మన ఇంట్లో హస్బెండ్స్కి కాని ఏమైనా సరే మంచిగా వండి పెట్టుకోవచ్చు మనం ఇలాంటివి ఐటమ్స్

షుగర్ పేషెంట్లు జొన్న రొట్టెలు అయి తింటే వా వాటికి కూడా షుగర్ కంట్రోల్ అవుతుంది అంట వాళ్ళకి వాళ్ళకి షుగర్ కంట్రోల్ అయ్యి బీపీ కొలేస్త్రోల్ ఏమున్నా కానీ అన్ని కంట్రోల్ అవుతాయంట ఎట్లా జొన్న రొట్టెలు తింటే జొన్న రొట్టెల బియ్యం అవి కలుపుకొని మనం పిండి చేసుకొని ఇంట్లోనే రోజుకి రెండు రెండు రెండు జొన్న రొట్టెలు తింటే మంచిదండి జొన్న రొట్ట వల్ల కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏముండవు మంచిగా ఉంటుంది మన పిల్లలు కూడా తింటారు ఇష్టంగా తింటారు మన పెద్దలు కానీ పిల్లలు కానీ ముసలోళ్ళు ఇంకా ఇంట్లో వృద్ధులు ఉంటారు కదా వాళ్ళకి కూడా మంచిగా ఉంటుంది వాళ్ళు తినడానికి ఇవాళ అంటే రోజు సాయంకాలం అన్నం తినలేరు వాళ్ళు కాబట్టి వృద్ధుల కోసం ఒక రోజుకి రెండు చపాతీలు రెండు జొన్న రొట్టెలు చేసినా కానీ ఆ రొట్టెల వాళ్ళతోటి వాళ్ళకి హెల్తీగా ఉంటుంది వాళ్లు కూడా బాడీ బాడీలో ఇట్లా వాళ్ళకి షుగర్ పేషెంట్స్కి ఎక్కువ నీరసంగా ఉంటుంది కదా నీరసంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి జొన్న రొట్టెలు వేసి చేసి పెడితే వాళ్ళకి మంచిగా ఉంటుంది వాళ్ళు హెల్తీగా కూడా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు ఎలాంటి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కాని మనము నీరసంగా ఉంటారు వాళ్ళు ట్యాబ్లెట్స్ అవి ఇవి యూస్ చేస్తారు కాబట్టి జొన్న రొట్టెల మీద ఇట్లా రాగిసంకటి రాగి జావా ఇలాంటివి కూడా మంచి ఆహారమైనటివి ఆహారమైనవి అండి అవి రాగి రాగి పిండితో రాగి జావా చేసుకుంటారు రాగి జావా మన పిల్లలకు పెట్టిన కాని పిల్లలకు కూడా చాలా మంచిది చాలా పోషకాలు ఉంటాయి అందులో విటమిన్స్ అనేవి చాలా ఉంటాయి రాగిజావలు రాగి జావా రాగి పిండి రాగి సంగటి అని చెప్పి అంటారు వాటిని కూడా మనం అంటే మన మన పురాతన రోజుల్లో మన ముసలివాళ్ళు అందరూ ఇంకా అవే తినేవాళ్ళు అంట అప్పుడున్న రోజుల్లో ఇప్పుడు అన్నం ఇవి ఇవి కాకుండా జర రాగి జావా రాగి జాంగటి ఇట్లాంటి ఐటమ్స్ తీసుకుంటే ఇంకా మనం హెల్తీగా ఉంటారు ఇంకా చాలా హెల్దిగా ఉంటారు ఇప్పుడు ఈ రోజుల్లో అవి ఏవి తీసుకోవట్లేదు కదా కాబట్టి

వండాలంటే మనం ఆరోగ్యకరమైన వంటలు తినాలి ఆరోగ్యంగా ఉండాలి ఇలాంటి జొన్న రొట్టెలు రాగి సంకటి ఇవి తింటే మనం ఇంకా హెల్తీగా ఉంటామండి ఇది